ట్రావెల్ ఏజెంటా అండి ఇది ఇక్కడ ఒక ఫ్యామిలీ ట్రిప్ ఉంది అండి ఇలాగ హైద్రాబాద్లో మాకు మక్కామసీదు చార్మినారు సాలార్జంగ్ మ్యూజియం ట్యాంక్ బండ్ ఇవన్నీ చూయించాల మాకు ఎన్ని రోజులు పడుతుంది ఎంత అవుతుంది ఒక ఐదు రోజుల ముందర నిలుస్తాం

ఇది అంటే ఫుడ్ గిడ్డు అన్నీ మీరు అరేంజ్ చేస్తారా అండి మేము ఏమన్నా చేసుకోవాల

ఇరవై ఐదు ఇంకేం తక్కువ లేదా సార్ ఏమన్న ఇప్పుడు ఇవ్ ఇవేనా ఇంకా ఇంకా ఇంక్ మధ్యలో ఇంకేం వున్నాయా అంటే ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం ట్యాంక్ బాండ్ టర్న్ కాకుండా ఇంకేం మధ్యలో ఇంకా చూపిస్తారా గోల్కొండ అలాంటివి బిర్లామందిర్ ఉన్నది ఓకే ఓకే ఓకే ఇవ్వన్నీ కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారా ఓహో సరే ఓకే మరి ఇంకేం ఉన్నాయి సార్ ఆ వస్తాం వస్తాం మా ఫ్యామిలీలో ట్రిప్ ఉన్నాది వస్తాం అండి అట్లే ఇంకొకటి ఎక్కువ మంది అయితే ఉన్నారు మా కాకపోతే ఎక్కువైతే ఇంకా కడాకు సరే సరే ఓకే సార్ కాకపోతే కొంచెం ఎక్కువ చెప్తాలే కన్ఫామ్ చేసుకోండి ఓకే మంచిది